ఆంధ్రప్రదేశ్లో పర్యటించేటప్పుడు చాలా కార్యకలాపాలు ఉన్నాయి నేతి క్రీడలు ట్రెక్కింగ్ క్రాపింగ్ రాజీవ్ గాంధీ రామేశ్వర జాతీయ ఉద్యానవనం స్టాండప్ పాడిల్ బోటింగ్ రామకృష్ణ బీచ్ ఇలా చాలా ఉన్నాయి